పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నా చిన్నప్పుడు ఎనిమిదో తరగతిలో వెళ్ళాను అక్కడ ఒక రచయిత్రీ తను రాశిన తన తల్లి గురించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు అది మా పిల్లలందరికీ అందించారు ఆ పుస్తకం నేను ఇంటికి తీసుకెళ్ళి చదివితే ఎంతో ఆనందాన్నిచ్చింది ఇలా మరిన్ని పుస్తకాలు ఇస్తే బాగుండును అనే అనుభవం నాకు కలిగింది